చెప్పండి ప్రసాద్ గారు ఎంటి ఇలాగ ఎలాగున్నారు చాలా రోజులు అయ్యిందండి మిమ్మల్ని కూడా కలిసి ఎంటి పనుల్లో వాటిలో మునిగిపోయినట్టున్నారు ఇవాళ్ళ న్యూస్ చదివారా అండి పేపరు ఏముంటుంది అండి అక్కడ వైజాగులో విటీలో చిన్న చిన్న యాక్సిడెంట్లు అవీ దాని తరువాత ఇప్పుడు హైదరాబాదులో ఎలక్షన్ కూడా నడుస్తుంది కదా సాక్షిలో ఈనాడులో ఆంద్రజ్యోతి ఇంక అన్నింటిలో అవే ముందుగా ఏదైనా కానీ వీటిలో చెప్పేస్తున్నారండి

అవును ఏ చిన్నది జరిగినా అండి ఏ పల్లెటూరిలో జరిగినా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రోజులు చాలా ఫాస్ట్ అయిపోయిందండి టెక్నాలజీ కూడా ఇవి కూడా న్యూస్ చానల్లో వెయ్యడం పేపర్లో కూడా అలాగే ఫోటోలు అవన్నీ వేసేసి వచ్చేస్తున్నారు ఒకప్పుడు ఇలా ఉండేవి కాదండీ ఏంటంటే ఇవాళ్ళ జరిగితే రెండు రోజులు తర్వాత వచ్చేది పేపర్లో ఇప్పుడంటే ఇప్పటికిప్పుడు పొద్దున్న అయితే సాయంత్రానికి మొత్తం చేసేసి వేసేస్తున్నారు ముందురోజుకి తరవాత రోజుకి వచ్చేస్తున్నాయి అది కూడా వచ్చింది కదండి ఏదో చేసుకుని పార్టీలు చేసుకుని కాల్చుకున్నారంట అవునండి అరవై డెబ్బై కోట్లల్లో నష్టమంట ఇదికూడా వేశారు క్లియర్గా రాసి ఇలాగ సాక్షిలో వేశారు ఈటీవీలో కూడా సాక్షిపేపర్లో పొద్దున్న ఈనాడు పేపర్లో కూడా అదే ఎక్కడ చూసినా ఆ పర్మ ప్రజలు వాళ్ళ కుటుంబాల వాటిని నమ్ముకుని ఉన్నాయంట వాటిలి గురించి చాలా డీటైల్గా రాశారు చాలా ఇవి అయితే ఇలాంటి చానల్స్ పేపర్లు లేకపోతే చాలా ఇబ్బందండి లోకంలో ఏం జరుగుతుందో ఏంటని తెలియదు కదా ఈటీవి ఈనాడు ఇదో అవునండి ఎప్పడ్నుంచో ఇవే కదండీ మనకి అవునండి వాటి గురించి ధర్నాలు ఇవన్నీ చాలా జరిగాయి కదా అన్నీ పేపర్లో వేశారు చెప్పుకుంటు వచ్చారు

అవునండి అన్నీ ఏరియాల్లో అలాగే ఎంటో అవి అన్నీ ఫోటోలు వచ్చేసాయి క్రీడలు సెపరేట్గా పేపర్కి స్పోర్ట్స్ పేపర్ అని కూడా దింపుతున్నారు కదండీ ఇప్పుడు పేపర్లో ఇప్పుడు సేపరేట్గా అలాగా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారండి ఇవే ఉన్నాయి మెయిన్గా ఇవి పడిపోనివి ఎప్పటికైనా ఈ సాక్షి కానీ ఈటీవి టీవి నైన్లు ఆంద్రజ్యోతి ఇవి అవునండి అవును వాటికోసమే వాళ్ళు కూడా అవే తీసుకుని వస్తుంటారు ఎక్కడ ఏం జరిగినా వెంటనే చూపించాలి అని సరే నండి సరే ఉంటానండి రావు గారు